నమస్కారం అండి నా పేరు కల్పన నేను విశాఖపట్నం వెళ్ళాలి అనునుకుంటున్నాను అక్కడికి వెళ్ళడానికి ఏ ఏ వాహనాలు మీకు అందుబాటులో ఉన్నవి అందులో షిఫ్ట్ డిజైర్ బ్రైజా మారుతీ సుజుకీ అవి అందుబాటులో ఉన్నాయి అండి మీ రవాణాలో నేను వచ్చే నెల పదిహేనవ తారీఖున విశాఖపట్నం వెళ్ళాలి అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళడానికి ఆ తారీఖున ఈ కార్లు ఏవైతే అందుబాటులో ఉన్నాయో నాకు కొంచెం తెలియచేయగలరు